నమస్తే అండి నేను ఆన్లైన్లో ఒక ఆర్డర్ పెట్టాను ఆ ఆర్డర్ ఏందంటే హెడ్ఫోన్స్ అండి ఆ ఆర్డర్ పెడుతుండే సమయంలో ఛార్జింగ్ ఫోన్ పెట్టి ఆర్డర్ పెట్టాను నేను ఒక ఆర్డర్ చేయబోయి దానిని క్వాంటిటీ అనేది రెండుగా పెట్టడం జరిగింది దయచేసి నా ఒక ఆర్డర్ను రద్దు చేయాలని మీకు తెలియజేస్తున్నాను నా ఆర్డర్ నెంబర్ ఐదు నాలుగు రెండు ఏడు సున్నా ఐదు ఈ ఆర్డర్ నెంబర్ను దయచేసి రద్దు చేయగల్రని మీకు తెలియజేస్తున్నాను